నా సమూహంలో పల్లె వాసులకు రవాణా ప్రయాణ ఎంపికలు మెరుగుపరచడానికి చర్యలు చేప పట్టవచ్చని నేను అనుకుంటున్నాను రహదారుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలంటే పల్లె ప్రాంతాల్లో రహదారులు తరచుగా నాణ్యతలేనిది మరియు గుంతలతో నిండి ఉంటాయి ఈ రహదారులను మెరుగుపరచడం వలన ప్రయాణం సురక్షితంగా మరియు సులభతరంగా ఉంటుంది పల్లె ప్రాంతాల్లో రవాణా సేవలు తరచుగా అసంఘటితమైనవి మరియు అరుదుగానే ఉంటాయి ఈ సేవలను మెరుగుపరచడానికి ప్రజలు మరింత సులభంగా సరసమైన ధరలకు ప్రయాణించగలరు అంతేకాకుండా పల్లె ప్రజలు తరచుగా ప్రయాణం గురించి తక్కువ అవగాహన కలిగి ఉంటారు కాబట్టి ప్రయాణ శిక్షణను అందించడం వలన వారు మరింత సురక్షితంగా మరియు సమర్థవంతంగా ప్రయాణించగలరు ఈ చర్యలు పల్లెవాసులకు మరింత సులభంగా మరియు సరసమైన ధరలకు ప్రయాణించడానికి అనుమతిస్తాయి ఇది వారి జీవితాలను మెరుగుపరచడానికి మరియు వారి అవకాశాలను విస్తరించడానికి సహాయపడుతుంది ఈ చర్యలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రైవేటు రంగాలు పల్లెవాసుల సహకారం అవసరమవుతుంది ప్రభుత్వం రహదారుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి పల్లె ప్రాంతాలకు రవాణా సేవలను మెరుగుపరచడానికి నిధులు కేటాయించాలి అంతేకాకుండా ప్రైవేట్ రంగం పల్లె ప్రాంతాల్లో రవాణా సేవలను అందించడానికి ఆసక్తి చూపాలి పల్లెవాసులు ప్రయాణం గురించి అవగాహన పెంచుకోవడానికి ఇంకా ప్రయాణ సేవలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలి ఈ చర్యలను అమలు చేయడం ద్వారా మనం పల్లె వాసులకు మెరుగైన రవాణా ఇంకా ప్రయాణ ఎంపికలు అందించగలము ఇది వారి జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది